చెప్పండి ఎవరండి మీరు ఇది బాగానే ఉంటుందండి ఈ జట్పీపీ ఈ మా హైస్కూల్లో చాలా బాగుంటుందండి స్టడీ ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం కదా ప్రిన్సిపల్నండీ అక్కడ అదీ మీరెక్కడ మీ పిల్లల పేరేంటండి అవునండి రవి వంశీ అండి మీరు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్లా ఎల్కేజి వాళ్ళకి ఏంటంటే ఆంగన్వాడీ కూడా పక్కనే ఉందండి ఫస్ట్ క్లాసు వాళ్ళకి ఏంటంటేను అండి మంచి భోజనం పెడతారండి ఏమండీ ప్రస్థుతం జగన్గారి ప్రభుత్వంలో మెయిన్ ఏంటంటే ప్రొ ఆరోగ్యకరమైన భోజనం పెట్టాలని పిల్లలకి అది మా చాలా మంచి భోజనాలు అనేది గట్రా పెడతారండి అలాగే మధ్యాహ్నం భోజన పథకంలో కూడా చాలా ఉంటాయండి మీకు పొద్దున్న ఒక్కోక రోజు మ పొద్దున్న స్నాక్స్ కింద రాగి జావ కూడా పెడతామండి ఒక రోజు రాగి జావ ఒక రోజు ఇంకోటి అలాగే స్నాక్స్ కూడా మేమే పెడతామండి నిన్న ఫస్ట్ ఇది బెండపుడి జెట్పీపీ హై స్కూలండి ఇదండీ అదే బెండపుడండి ఆయి ఇది చాలా బాగుంటుందండి మీరు ఎందుకంటే చాలా మంది వస్తున్నారు పుపిల్సు ఈ గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ జాయిన్ అవుతున్నారండి ఎందుకంటే విద్యా అమ్మవొడి కూడా పడుతుంది కదండి వాళ్ళకి అమ్మ వొడి పదిహేను వేలు పడుతుంది మీకు ఏ కొరత ఉండదు స్కూల్ ఫీజు ఫీజు అయిన తరువాత యూనీఫార్మ్ వాళ్ళే ఇస్తారు యూనీఫార్మ్ మీకు నచ్చినట్టు కుట్టించుకోవచ్చండి డబ్బులు కూడా గవర్నమెంట్కి మేమే ఇస్తామండి ఎంతంటే అది ఏజ్ని బట్టి ఇస్తామండి వాళ్ళ ఏజ్ని బట్టి గట్రా ఇస్తాము అలాగే షు బెల్టు బ్యాగ్ బుక్స్ అన్నీ మేమే అరేంజ్ చేస్తామండి స్టడీ కూడా బాగుంటుందండి మా దగ్గర ఎందుకంటే గవర్నమెంట్ అంటేనే మంచిగా చదువుకుని ఎగ్జామ్ పాసయ్యొచ్చిన వాళ్ళుంటారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాబట్టి మెయిన్ ఏంటంటే మీ పిల్లలు చదువుకోవాలని ఉండాలండి అంతే లేదంటే మేము చెప్పింది పిల్లలు ఇంటికాడ గాలికి తిరుగుతే అవ్వదు కదండి ఆయి ఎందుకంటే మా ప్రయత్నం ఎవరైనా చేసేది అదే అండి కాకపోతే ఏంటంటే కొంతమంది చదువుకుంటారు కొంతమంది తిరుగుతారు అంతే అండి ప్రైవేట్ స్కూల్లో ఎంటంటే కంపల్సరీ అతంత ప్రైవేట్ స్కూలంటే వాళ్ళు డబ్బులు కడుతున్నాం కాబట్టి డబ్బులు కోసం ఇంట్లో కూర్చోబెట్టుకుని మనం కూడా ఇంట్లో చదివిస్తాం గవర్నమెంట్ స్కూల్లో వచ్చి మనము ఎందుకంటే మనం మనం వదిలేస్తున్నాం అంతేనండి గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం ప్రైవేట్ స్కూల్లోలా మనం కూడా ఇంటికాడ శ్రద్ద తీసుకుంటే పిల్లలకి మంచిగా భవిష్యత్తు ఉంటుందండి రండి జాయిన్ చేద్దురుగాని బాగుంటుంది ఆయి సరే